గుడ్ మార్నింగ్ అండి చెప్పండి ఫోర్ డేస్ అంటే అవ్వదండి యూనిట్ ఎగ్జామ్స్ వస్తున్నాయి అవునండి అవునండి ఏ క్లాస్ అండి మీ అబ్బాయి సిక్స్తా ఫిఫ్తా పేరు ఏం పేరు అండి ఓకే యూనిట్ ఎగ్జామ్స్ మీ అబ్బాయి అస్సలు బాగా చదవట్లేదు అండి మార్క్స్ అయి తక్కువ వస్తున్నాయి ఓకే అండి మీకు ఇంట్రెస్ట్ అయితే మా స్కూల్లో కూడా స్టడీ హవర్స్ పెడుతున్నారు అండి వన్ హవర్ అవునండి ఓకేనండి ఓకే సరే లీవ్ కోసం అంటే మరి అన్ని డేస్ అయితే అవ్వదు టూ డేస్ అయితే ఇస్తాం అండి ఓకే అండి వచ్చేటప్పుడు లీవ్ లెటర్ తీసుకురండి మీ అబ్బాయి కూడా అల్లరి చేస్తున్నాడు కొంచెం కంట్రోల్ చేయండి సరే అండి అయితే ఓకే అండి థ్యాంక్ థ్యాంక్ యూ అండి